ఒకసారి నేను ఓ కస్టమరుకు ఒక పెద్ద ఆర్డర్ను తప్పుగా పంపించాను ఆర్డర్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడంతో కష్టమర్ చాలా కోపంగా ఉన్నాడు నేను తక్షణమే నా తప్పును గుర్తించి కస్టమరుకు క్షమాపణలు అర్పించాను నేను ఆర్డర్ను సరిచేసి ఖర్చుతో కూడిన రవాణా ద్వారా దానిని కస్టమరుకు పంపించాను కస్టమర్ నా స్పందనతో చాలా సంతోషించాడు ఈ పొరపాటు నుండి నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను ముందుగా నేను నా పనులపై మరింత జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాను రెండవది నేను నా తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడానికి వెంటనే చర్య తీసుకోవాలని నేర్చుకున్నాను మూడవది నేను నా కస్టమర్లతో ఓపిగ్గా మరియు గౌరవంగా ఉండాలని నేర్చుకున్నాను ఈ పొరపాటు నాకు ఒక విలువైన అనుభవం ఇది నాకు మరింత సమర్థవంతమైన మరియు బాధ్యతాయుతమైన ఉద్యోగిగా మారడంలో సహాయపడుతుంది